రెండు లక్షల ఇరవై రెండువేల రెండు వందల ఇరవై రెండు మూడు లక్షల ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై మూడు నాలుగు లక్షల నలభై నాలుగు వేల నాలుగు వందల నలభై నాలుగు ఐదు లక్షల యాభై ఐదు వేల ఐదు వందల యాభై ఐదు తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది